విజయనగరంలో ఏదన్నా పండుగ వస్తే తప్పెట గుళ్ళు అనుకొని పులి వేషాలు అనుకొని ఇలాంటివి చాలా రకాల ఆ డ్యాన్స్లు అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు చెక్కలకి కాలు కింద కట్టుకొని పైన గెంతుతారు అలాంటి డ్యాన్స్లు అనేవి చాలా ఉంటాయి అంటే ఇ ఇది ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి విజయనగరం జిల్లాకు వచ్చి అందరు ఏదైనా ప్రోగ్రామ్లు అయిన సరే ఏమన్నా దేవుడు గురించి ప్రోగ్రామ్స్ అయిన నార్మల్గా ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా సరే ఎక్కువ విజయనగరం వచ్చి తప్పెట గుళ్ళు చేసే వాళ్ళు కానీ నార్మల్గా స్టిక్ తో అంటే ఒక కర్రతో ఆటలు ఆడే వాళ్ళు కానీ అలాగేపులి వేషాలు కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి అంటే విజయనగరం కొన్ని ఏరియాలో ఇలాంటివి వాటివి చాలా ఫేమస్గా ఉంటాయి అంటే ఇప్పుడు కత్తి పట్టుకొని ఆ నెత్తి మీద ఉన్న నిమ్మకాయను కట్ చేయడం అదేవిధంగా తమలపాకు కట్ చేయడం నోటితో అగ్గి తీయడం ఇలాంటివి చాలా మరి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి అన్నింటికి కొంతమంది నృత్యాలు కానీ అంటే ఇప్పుడు ఎవరన్న నృత్యం చేస్తారు కదా భరతనాట్యం అలాంటిది అలాంటి వాటిలో కూడా చాలా ఫేమస్గా ఉంది విజయనగరంలో చాలా బాగా అందరు అందులో పాటిస్తు ఉంటారు అంటే ఎలాగ అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయిన సరే ఇక్కడ నుంచి పట్టుకు వెళ్ళడం అది ఇంకా మర్చిపోలేరు విజయనగరం జిల్లా అంటే దానికిఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పద్ధతి పద్ధతి ప్రకారంగా కూడా అంటే ఇప్పుడు పైడితల్లి అమ్మవారు అమ్మ పండుగ వస్తుంది ఇంకా విజయనగరంలో ఎవరు డబ్బులు ఇచ్చి పిలుచుకో అక్కర్లేదు వాళ్ళు ఆచారాలు బట్టి పద్ధతి ప్రకారాన్ని బట్టి అమ్మవారికి కొన్ని ఉంటాయి ఘటాలు ఎత్తుకునే వాళ్ళు ఒకరు పులి వేషాలు వేసే వాళ్ళు ఒకరు అని అలా ఉంటు ఉంటాయి విజయనగరంలో అలాగ వాళ్ళు వచ్చి అక్కడ అమ్మవారిని ఊళ్ళో నుంచి ఆ బయటికి తీసుకు వెళ్ళేటప్పుడు లేదా రాజుగారు ఇంటి దగ్గర నుంచి అమ్మవారిని తీసుకు వెళ్ళేటప్పుడు కానీ మొత్తం మాకు అన్నీ ఇలాగే ఉంటాయి అంటే వాళ్ళకి వాళ్ళు పర్ఫార్మ్ చేసి వాళ్ళు అన్నీ చేసుకొని ఎవరు ఎవరు ఇంకా ప్రోత్సహించరు ఎందుకంటే విజయనగరం అందరిది కాబట్టి వాళ్ళకు వాళ్ళే వచ్చి అన్నీ చేసుకుంటే సాంప్రదాయం కానీ పద్ధతులు కానీ అలాంటి సంస్కృతిని కానీ అలాంటివి మర్చిపోకుండా అమ్మవారుకు అలాగే సమర్పిస్తారు అది ఏదన్నా ఏ జిల్లాలో ఏదన్న ఫంక్షన్ అయిన సరే ఏదన్నా పూజలు అయిన సరే ఇలాగే వెళ్తారు పిలుచుకుంటారు డబ్బులు ఇస్తారు చేస్తారు చాలా బాగా జరుపుకుంటారు అన్నీ